నమస్కారమండి ఎవరు కావాలి

అలాగా అండి లోపలికి రండి కూర్చోండి నేను కూడా చాలా రోజులులో ఒక ఇంషూరెన్స్ పాలసీ తీస్కుందాం అని అనుకుంటున్నాను వాటి గురించి నాకు కొంచం చెప్తారా నేను మా ఆవిడ ఇంకా నా ఇద్దరు పిల్లలు ఉంటామండి ఎందుకండి అలాగాండి అంటే ఇప్పుడూ మా పిల్లలకు పేరున కట్టచాండి అలాగే వారి పేరున ఎన్ని సంవత్సరాలకి కట్టాలండి స్కాలర్షిప్ పూర్తయిన తర్వాత వెంటనే డబ్బులు ఇచ్చేస్తారా అండి పాలసీ పూర్తయిన తర్వాతా డబ్బులూ ఎంత ఆ ఎన్నిరోజుల్లో ఇస్తారండి అదే వడ్డీ మొత్తం కట్టాలాండి అంతే వడ్డీ ఎంత పడుతుంది మనం కట్టిందానికిస్తారా సరేనండి నేను మీకూ రేపో ఎల్లుండో చెప్తానండి మీ నంబర్ ఇచ్చి వెళ్ళండి నేను ఫోన్ చేసి చెప్తాను